హలో అవును సిస్టర్ ఎట్లా సిస్టర్ నైట్ ఈ టైం కొంచెం కొంచెంగా ఫీవర్ వస్తుంది రెగ్యులర్ చేస్తున్న సిస్టర్ మ్మ్ వేసుకుంటున్నాను సిస్టర్ మ్మ్ బావుందండి ఆ ఇస్తాను సిస్టర్ నైట్లో కూడా అన్నం తినమంటారా సిస్టర్ ఆ తీసుకున్నాను సిస్టర్ సిస్టర్ చికెన్ సరే స

మ్మ్ సరే సిస్టర్ ఆ సరే సిస్టర్ సరే సిస్టర్ దగ్గే సీస్ శారదా క్లినిక్కు సరే థ్యాంక్స్ సిస్టర్